నా ఉద్యోగం గురించి చెప్పాలంటే నేను ఒక రైతుని తెల్లవారున లేస్తే ఎంతో కూలిపని శ్రమ అన్ని మా మా వృత్తిలో భాగంగా అనేక పనులు అనేవి చేసుకోవడం జరుగుతుంది తెల్లవారి లేస్తే మాకు అదే పని అంటే రైతుగా మాకు చేలల్లో మేము పడే కష్టం చేలలో మేము పడే శ్రమ అదంతా కూడా మా పని మా పని అంటే ఎలా ఉంటుంది అనేది రైతు పని ఎప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అదే ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న వర్క్ అయితే

చాలా చేలల్లో పంట పండించడానికి మేము ఎన్నో పద్ధతులను నేర్చుకుంటాం ఎంతో బాగా కష్టపడి మేము దాన్ని చేస్తూ ఉంటాం నీళ్ళు బురద చేలల్లో ఉండే ఉన్న చిన్న చిన్న పురుగులు ఇవన్నీ డైలీ మాకు ఇది ఒక్క అలవాటైపోయిన ప్రక్రియగా మారిపోయింది